గవర్నమెంట్ హాస్పిటల్లల్లో సౌకర్యాలు చాలా తక్కువ ఉంటాయి ఎంతంటే బె ఒక ఒక వ్యక్తి జ్వరముతోటో దేనితోటో పోయినా చాలా ఈ సమయంలో కరోనా అని అది అని ఎక్కువ ఇవి వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువ సౌకర్యాలు ఉంటాయి అదే ప్రైవేటు హాస్పిటల్ అయితే వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందిస్తారు ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి అందులో అన్నీ అందిస్తారు ఇక గవర్నమెంట్ హాస్పిటలు ఏమీ అందులో ఇవి గానీ చాలా కొరతగా ఉంటాయి బెడ్లు లేవు అని ఇది లేదు అని ఏదేదో చెప్తూ ఉంటారు డాక్టర్ల కొరత ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ చాలా ఏమీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు పోతే వాళ్ళ మీదికి వాళ్ళ వాళ్ళు జర సనుక్కోవడం గొణుక్కోవడం లాంటివి ఉంటవి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళ డాక్టర్లు డబ్బు పెట్టాలి కాబట్టి వాళ్ళు వచ్చి మంచి ట్రీట్మెంట్ మంచిగా అందిస్తూ ఉంటారు అదే గవర్నమెంట్ హాస్పిటల్ల అయితే టైము టైము అనేది ట్రీట్మెంట్ ఉంటుంది ఉదయాన్నే వస్తారు ఆ చూసినాము చూసి వెళ్ళి పేషెంట్ని చూసిన అంతే అయిపోయింది అన్నట్టు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో దీనికి దేనికైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం కొరతగా ఉంటుంది ప్రైవేట్ హాస్పటల్ ఉన్నంత సదుపాయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండవు